హలో అవును మీరు న్యూ హౌస్ హౌస్కి షిఫ్ట్ చేస్తున్నారు అప్లైన్సెస్ కావాలి మేడం నాకు ఏసీ వాషింగ్ మెషిన్ టీవీ ఫ్రిడ్జ్ కావాలి నాకు శామ్సంగ్ పానాసోనిక్ ఏసీ కావాలి మేడం

ఫిఫ్టీ టూ ఇంచెస్ కావాలి మేడం డబల్ డోరే కావాలి మేడం ఓకే ఆ ఏసీ పానాసోనిక్ ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్ ఉందా మేడం చాలా బాగా ఉంది అప్డేట్ ఆప్షన్

మొన్న మీరు ఏదో శామ్సంగ్ సర్వీస్ సెంటర్ ఆప్షన్ ఉందా మేడం ఇంక ఏమైనా ప్రాబ్లెమ్ ఉంటే కాల్ చెయ్యాలి కదా

ఇన్వెర్టర్ ఏసీ కావాలి మేడం నేను ఫ్రంట్ లోడ్ కావాలి మామ్ ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ కావాలి ఐఎఫ్బి కంపెనీ

ఓకే మేడం ఇప్పుడు శామ్సంగ్ అన్ని కంపెనీ తీసు కుంటే ఆఫర్ ఏమైనా ఉందా

ఓకే మేడం

ఇక్కడ షో రూమ్లో పీస్ ఉందా మేడం చూడాలంటే నేను ఈవినింగ్ వస్తాను మేడం ఆరు గంటలకి వస్తాను

రేపటికి అన్ని డెలివరీ అయిపోతుందా ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ మేడం